నమస్కారం ఎం ఐ బీ రెస్టారెంట్ నేను చాలా సార్లు మీ రెస్టారెంట్కి వచ్చాను నాకు మీ రెస్టారెంట్లో ఉన్న ఆహారం అంటే చాలా ఇష్టం రుచికరంగా అలానే శుభ్రంగా చేస్తారు అలానే నేనే ఏమైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నాకు కరెక్ట్ సరైన సమయానికి ఆహారం అనేది ఆర్డర్ చేసేవాళ్ళు అలానే ఇప్పుడు నా స్నేహితులకి నా బంధువులకి నేను ఆహారం ఆర్డర్ చేయాలనుకుంటున్నాను కానీ వాళ్ళు మీ రెస్టారెంట్కి చాలా దూరంలో ఉంటారు తక్కువ సమయంలో మీరు ఫుడ్ ఆర్డర్ చేయగలరా మేము దానికోసం మా స్నేహితుల చిరునామా ఇస్తున్నాము ఏమిటి అంటే పేరు కావ్యశ్రీ చిరునామా సుల్తాన్పూర్ ఊరు పుల్కాల్ మండలం సంగారెడ్డి జిల్లా మొబైల్ నెంబరు తొమ్మిది తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఒకటి మూడు రెండు అదనపు చిరునామా ఏమిటి అంటే పేరు మేఘచంద్రిక చిరునామా చౌట్కూర్ ఊరు పుల్కాల్ మండలం సంగారెడ్డి జిల్లా ఫోన్ నెంబరు తొమ్మిది ఒకటి రెండు మూడు తొమ్మిది నాలుగు మూడు మూడు నాలుగు ఒకటి